హలో అవునండి మా దగ్గర మీకు వేటికి కావాలండి మీరు ఎలా మీరు ఫస్ట్ ఆర్డర్ ఇస్తే మేము చేస్తామండి ఎలాంటి టైప్స్ అంటే మీకు మీరు ఫస్ట్ చెప్ ఎలాంటి కావాలో చెప్పండి మా దగ్గరయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి మా మెనూ చాక్లెట్ ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ ఇంకా ఉంటాయండి మీరు చెప్తే దాన్ని బట్టి మేము చేస్తాం

డెసర్ట్స్ కూడా ఉంటాయండి ఐస్క్రీమ్స్ లైక్ వెన్నలా ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ స్ట్రాబెరీస్ ఇలా ఉంటాయండి దొరుకుతుండండి ఏ రోజు వరకు చెయ్యాలి ఓకే అండి ఓకే అండి ఎన్ని మిల్లెట్స్తోని రెడీ చేస్తామండి హెల్దీనే చేస్తామండి మేము హల్ అన్నీ హెల్దీనే వాడతాము కేక్స్ పఫ్సు డెసర్ట్స్ ఐస్క్రీమ్స్ కూల్డ్రింక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి వెనిలా ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ స్ట్రాబెరీ ఇవి మూడు ఉంటాయండి చేస్తామండి ఓకే అండి చేస్తామండి ఏ రోజు వరకు కావాలి మీకు మ్మ్ కూల్డ్రింక్స్ ఓకే అండి ధన్యవాదములు సరే అండి